చిన్నప్పుడు తల్లిదండ్రులు లేదా గురువులు ప్రోత్సాహం కలిస్తే పిల్లలు సహజంగా రేఖాచిత్రాలు గీయటం మట్టి బొమ్మలు చేయటం మొదలైన వాటి పట్ల ఆశక్తి ఉంది నాకు అయితే మా అమ్మమ్మ రంగవల్లులు వేయడంలో తాను వేస్తు నన్ను కూర్చోబెట్టేది ఆ రంగులు సమతులిత సరళమైన ఆకారాలు చూడగానే నేను కూడా చిన్న చిన్నగా గీస్తు మొదలుపెట్టాను అట్లా నాకు ఆర్ట్ పట్ల ప్రేమను పెంచుకున్నాను ఇంకా కళాకారులు చుట్టు ఉండటం వారిని చూస్తు పెరగటం వాళ్ళ పిల్లల్లో ఆసక్తి సహజంగానే పుట్టవచ్చు గ్రామాలలో కానీ ఫెస్టివల్లో జాతరలో చూస్తే కొన్ని హస్తకళ ప్రదర్శాలను ఆసక్తి రే రేపటమే కాదు ప్రేరణను కూడా ఉంటాయి ఇంకా పాఠశాలలో డ్రాయింగ్ క్లాసులు హస్తకళ పాఠాలు పిల్లలలో క్రియేటివిని వెలుగు తీస్తాయి ఒక మంచి టీచరు ఆర్ట్ టీచరు ఉంటే ఒక విద్యార్థి జీవితాన్ని మార్చ మలచగలడు ఈ రోజులలో చూస్తే మనము సోషల్ మీడియా డిజిటల్ ప్రపంచంలో ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఫ్లాట్ఫామ్లో చూసే క్రాఫ్ట్ వీడియోలు చాలామందిలో నేను చేయగలను అనే భావాన్ని నింపుతాయి అదేవిధంగా నాకు చూసినప్పుడు నేను కూడా ఏమన్నా చేయగలను అలాంటి జ్ఞాపకాలు ఉన్నాయి అవి మీకు తెలియచేస్తున్నాను